మనం ఇప్పుడు విద్య అనే అంశం గురించి మాట్లాడుకుందాం అండి విద్య అనేది ఇప్పుడు ప్రతి మనిషికి అవసరం అయింది ఎలాగ అంటే చూసుకుంటు పోతే ప్రతి ఒక్కరికి విద్య అనేది కావాల్సింది విద్య లేనిదే ఈ రోజులలో మనిషి ఎక్కడ బ్రతకడానికి లేదు అలాగని ఇప్పుడు చూసుకుంటు పోతే మన ఒక మాస్టారు ఒక పిల్లవాని ఏదైనా హోమ్వర్క్ ఇచ్చినప్పుడు ఒక దెబ్బ కుడితే వాళ్ళ అమ్మ వాళ్ళు అందరు వచ్చి మా అబ్బాయిని ఎందుకు కొట్టారు అని అడిగి ప్రశ్నించారు అలా ప్రశ్నిస్తు ప్రశ్నిస్తే మన పిల్లవాడిని మనం నాశనం చేసుకున్నట్టుగా ఉంది అలా కాదని మన మాస్టార్ ఒక దెబ్బ వేసాడు ప్రయోజకుడు అవుతాడు అనే కదా ఒక దెబ్బ వేసింది అని అనుకోలేదు అలా అనుకోకుండా పోతు ఉంటే మన పిల్లవాడిని మనం నాశనం చేసుకున్నట్లుగా అయ్యిద్ది దానికి తోడు చూసుకుంటు ఉంటే మనం ఈ రోజులలో ఒత్తులు పొల్లులు పలకటం సరిగ్గా ఎవరు నేర్పించట్లేదు మనకు కావాల్సింది ఇప్పుడు విద్యలో ఒత్తులు పొల్లులు హల్లులు అన్నీ స్పష్టంగా పలకాలి అది పలుకలేకపోతే మనం ఎక్కడికి అయిన వెళ్ళినప్పుడు మన తెలుగు భాష అనేది వ్యర్థంగా మారుద్ది అది పలికేలాగ మాట్లాడించడానికి మన విద్య అనేది ఉంది మన చిన్నప్పుడు మాస్టారు హోమ్వర్క్ ఇస్తే దాన్ని చేయలేదని ఎడ్లీ స్కూల్లో కుట్టేవారు ఏదన్నా మందలించేవారు అలా చేయబట్టి మనం రేపు ఎదగాలని వాళ్ళ ఆలోచన కాదని మనం అలా చేస్తే రేపు మనం ప్రయోజుకులు అయ్యే దారి మనకు దొరకదు అలాగని ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఒకటి వచ్చింది ఆ ఆన్లైన్ క్లాసుల వల్ల పిల్లల్లో ఆసక్తి కలుగుతుంది మాస్టరు టీవీలో మన కంప్యూటర్ తీసుకు వచ్చి ఏదో చేస్తున్నాడు అని దాన్ని చూడడం ఆహ్లాదకరంగా ఉంది ఇది బాగా ఆసక్తితో చూడాలనిపించిద్ది ఇప్పుడు దాంతో చూసుకుంటే ఇప్పుడు యూట్యూబ్లలో కొన్ని క్లాసులు యూట్యూబ్లలో వస్తున్నాయి ఫోన్లు ట్యాబ్లు అని వాటిలో చాలవాటికి వస్తు ఉంది అది కాకుండా ఇంకోటి చెప్పాలి అంటే మన పిల్లలకి ఒక బాగా చదివి చదివి మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఆటలు ఏదో కబడీ కానీ కోకో కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఇట్లాంటివి ఆడిస్తు ఉంటే ఆ మైండ్ అనేది రిలీఫ్ అయ్యుద్ది ఆ రిలీఫ్ అవ్వడంతో ఆ చదివి చదివి ఆ హెడ్కు అంతా కొంచెం రిలాక్స్ అవుతాడు దాన్ని బట్టి కొంచెం అర్థం చేసుకొని పిల్లలందరు బాగా ఆటలు ఆడుకొని బాగా చదువుకోవాలి అని చెప్ప చెప్తున్నాం